రెండు వందల పదిహేను మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి తొంభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఒకటి